పునీతా సార్ సార్ అదీ మీ దగ్గర మేము షర్ట్ ఒకటి తీసుకున్నాము అది ఎలా ఉందంటే మాకు చాలా లూజ్గా ఉంది అంటే మేము స్లిమ్ తీసుకున్నాము అది చాలా లూజ్గా ఉంది అండ్ ఆల్సో ఇక్కడ బటన్స్ ఉన్నాయ్ కదా బటన్స్ కూడా సరిగా స్టిచ్ కాలేద్ సార్

అంటే మేము ఒకా టూ డేస్ బ్యాక్ తీసుకున్నాము బటన్సు చాలా స్టిచ్ కా అంటే సరిగా స్టిచ్ చేయలేదు ఇంకా క్లాత్ కూడా క్వాలిటీ అంత బాగోలేదు సార్ అంటే మీరు దాన్ని మీ దగ్గిరే తీసుకున్నాం సార్ మేము

ఇప్పుడు దాన్ని ఏదన్నా ఆల్టర్నేట్ చే అంటే చేయడానికి ఏమన్నా అవుతాదా సార్ మీ దగ్గిరే తీసుకున్నాం సార్ అంటే మీ దగ్గిరే తీసుకొని స్టిచ్ సార్ ఆఫ్టర్నూన్ పైనే సార్ అంటే బటన్స్ ఊడిపోతున్నాయి సార్ అంటే మనం స్టిచ్ చేస్తాం కదా బటన్స్ ఊడిపోతున్నాయి

ఇంకా షర్ట్ కూడా స్లిమ్ లేకుండా ఇంకా ఎక్కువ లూజ్గా ఉంది సార్ అంటే ఎక్సెల్ పెట్టమంటే మేము డబల్ ఎక్సెల్ లాగా ఉంది సార్